పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్నిముఖ్యమైన స్థానిక పరిరక్షణ లేదా పర్యావరణ ప్రయత్నాలు ఇక్కడ ఉన్నాయి సంప్రదాయ పద్దతుల పరిరక్షణ స్థానిక పర్యావరణం పై లోతైన అవగాహన ఉన్న అనేక సంప్రదాయ కమ్యూ కమ్యూనిటీలకు జిల్లా నిలయం ఈ సంఘాలు సహజ వనరులను సమరక్షించడానికి సహాయపడే అనేక స్థిరమైన పద్దతులను అభివృద్ది చేశాయి ఉదాహరణకు జిల్లాలోని గిరిజన సమాజమైన కొండారెడ్డిలు నేలకోతను అరికట్టడానికి దాబా వ్యవసాయం చేసే సుధీర్గ సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు అడవుల పునరుద్దరణ అడవులో క్షున్నించిన అడవులను పునరుద్దరించే లక్ష్యంతో అనేక అటవీ నిర్మూల నిర్మూలన ప్రాజెక్ట్లు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లు లక్షలాది చెట్లను నాటడంలో విజయవంతమయ్యాయి ఇవి స్థానిక పర్యావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంబించిన పరితహారం పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల మిలియన్లకు పైగా మొక్కలు నాటారు వ్యర్ధాల నిర్వహరణ వ్యర్ధాల నిర్వహణకు సంబందించి జిల్లా కూడా అనేక సవాలను ఎదుర్కొంటుంది ఈ సవాళ్ళలో ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు మురికినీటి శుద్ది మరియు ఘ ఘన వ్యర్ధాల నిర్వాహరణ ఉన్నాయి ఈ సవాళ్ళను పరిష్కరించడానికి కొత్త వ్యర్ధ శుద్ది కర్మాగారాల నిర్మాణం మరియు వ్యర్ధాల రీసైక్లింగ్ను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాయి మెరుగైన పర్యావరణ నాణ్యత ఈ ప్రయత్నాల ఫలితంగా జిల్లాలో పర్యావరణ నాణ్యత మెరుగుపడింది వాయు కాలుష్యం నీటి కాలుష్యం మరియు నేల కోతను తగ్గించడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది పెరిగిన జీవ వైద్యం ఈ ప్రయత్నాల ఫలితంగ జిల్లాలో జీవ వైవిధ్యం పెరిగింది మొక్కల మరియు జంతు జాతుల సంఖ్య పెరుగుదలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది మెరుగైన జీవన ఉపాది ఈ ప్రయత్నాల ఫలితంగా స్థానిక జనాభా జీవనోపాధి మెరుగుపడింది